విద్యుత్ బోర్డ్ నుంచి తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ పొందడానికి నిర్దిష్ట పద్ధతులు మరియు అవసరాలు ఉంటాయి ఇది ప్రధానంగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థాపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు వినియోగదారుల సమాచారం మరియు ప్రస్తుత ప్రక్రియ ధరఖాస్తు ఫరంను భర్తీ చెయ్యడం మరియు సంబంధిత పత్రాలను సమర్పించడం అవసరం నగదు డిపాజిట్ లేదా అవసరమైన ఫీజు చెల్లించాలి కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్లో కూడా ఈ ప్రకియను పూర్తి చెయ్యవచ్చు ప్రముఖ అవసరాలు మీ నిర్మాణ స్థలంలో ఉన్న అవసరాలను పరిశీలించడానికి బోర్డ్ ఇంజనీర్లు సైట్ను పరిశీలిస్తారు ట్రాన్స్ఫార్మర్ లేదా పోల్స్ అవసరమైతే దానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేస్తారు తాత్కాలిక కనెక్షన్కు ప్రత్యేకమైన టరిఫ్ వర్తించవచ్చు తాత్కాలిక కనెక్షన్ సమయ వ్యవధి సాధారణంగా కనెక్షన్ కోసం ఏడు నుండి పదిహేను రోజుల సమయం పడుతుంది కానీ కొన్ని పథకాల ద్వారా అదే రోజున కనెక్షన్ పొందవచ్చు ఎక్కడ అప్లయ్ చెయ్యాలి మీ ప్రాంతీయ విద్యుత్ పంపిణీ కార్యాలయాన్ని సంప్రదించండి అవసరమైన డాక్యుమెంటేషన్లు భూ యాజమాన్యం పత్రాలు నిర్మాణ అనుమతి మరియు ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అవసరం కావచ్చు